నన్ను ఆకర్షించే నక్షత్రం అంటేనండి ఒక నక్షత్రం ఉంటుందండి అది అరుంధతి నక్షత్రం అని అంటారు అది మనకి ఒకే నెలలోనే కనిపిస్తుందంట అంట అది కూడా చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట ఎన్ని స్టార్ట్స్ ఉన్నా కూడా అందులో మనకి బ్రైట్నెస్ ఇస్తూ ఒక స్టార్ అయితే అటు ఇటు కదులుతూ ఉంటుందండి అది అయితే చాలా మనకి పంతులుగారు కానీ వీలుకానీ ఒక స్టోరీస్లో మనకి చెప్తా ఉంటారు అన్నమాట అదైతే నన్ను చాలా బాగా ఆకర్షించిందండి అదేంటో తెలుసుకోవాలని చిన్నప్పటినుంచి అందరూ పెళ్ళిళ్ళో అది చూపిస్తారు కానీ అది ఏమి కనిపించదు అంటారు కానీ నాకైతే నేనయితే పంతులుగారు వాళ్ళ ద్వారా అయితే తెలుసుకున్నానండి కొన్ని కథల్లో కూడా చదివాను ఆ బ్రైట్నెస్ ఇచ్చే నక్షత్రం అనేది ఒక్కొక్క పర్టికులర్ అయినటువంటి మాసంలో కనిపిస్తుంది అండి ఇంకా గ్రహానికి వచ్చేసి భూగ్రహమే నాకు ఒక వింత అండి నిజంగా వేడి కానీ ఎండ కానీ క్లైమేట్స్ కానీ తట్టుకుంటూ అది డేస్ అనేవి మారుతూ చాలా వింతగా అయితే అనిపించేది అండి చిన్నప్పుడైతే